అవును అన్న చెప్పండి ఎ ఎలా ఏవే ఏమేమి కావాలి అచ్చా మీకు ఎలాంటి టైప్ కావాలో చెప్తే అన్నీ ఉన్నాయి మా దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి మీకు అండ్ల అందులో ఓకే ఏవి లాంగ్ బుక్స్ కావాలా లేకుంటే రూల్ బుక్స్ కావాలా ఎలాంటివి జిరాక్స్ ప్రింట్ చేసేది మన దగ్గర ఏ నా ఏ నాట్ నుంచి ఏ ఫోర్ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ వరకు ఉన్నాయి కలరా బ్లాక్ అండ్ వైటా బ్లాక్ అండ్ వైట్ అయితే ఫైవ్ రుపీస్ కలర్ అయితే టెన్ రుపీస్ టూ రుపీస్కి ఫోర్ బండెల్ కావాలా బండెల్ కావాలా బండెల్ అయితే మీకు టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది

మన దగ్గర స్టెడ్లర్స్ ఉన్నాయి నార్మల్ కలర్ పెన్సిల్స్ కూడాను ఉన్నాయి షెడ్ స్టెడ్లర్స్ ఏంటంటే కంపెనీ బ్రాండెడ్ ఉంటాయి మీకు లాంగ్ లాస్టింగ్ వస్తాయి కలర్ పెన్సిల్స్ అయితే ఇంకా స్కెచెస్ అంటారా అవి నార్మల్ ఇక ఇవ్వాళ రేపు ఎవరు వాడతలేరు కాబట్టి అవున్నాయి ఓల్డ్ టైప్స్ కొన్ని ఉన్నాయి ఇంకా పెయింట్స్ ఉన్నాయి కవర్స్ కూడాను ఉన్నాయి పేపర్ కవర్స్ ఉన్నాయి అందులో అందు అందులో కలర్స్ కూడాను ఉన్నాయి అందులో పేజెస్ బట్టి ఉన్నాయి అండి టూ ఇన్ వన్నా టూ ఇన్ వన్ మా మీకు వన్ ఫిఫ్టీ పేజెస్ వస్తుంది వన్ ఫిఫ్టీ పేజెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మీరు బల్క్లో తీసుకుంటే మీకు డిస్కౌంట్ ఇద్దాము ఎంతో కొంత

వినాయక స్టేషనరీ శంషాబాద్ ఓకే ఓకే ఓకే షాపు వచ్చి షాప్ టైమింగ్స్ వచ్చేసి నైన్ టూ టెన్ ఓకే బ్రదర్